హలో రుచీస్ రెస్టారెంటా అండి మీకు ఒక పెద్ద ఆర్డర్ గురించి సంప్రదిస్తున్నాను కానీ మీ డెలివరీ భాగస్వామికి కాల్ తీసుకోవడం లేదు నేను మీవద్ద ఉన్న ఆఫర్లు ప్రత్యేకించి పెద్ద పరిమాణంలో ఆర్డర్కి సంబంధించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను దీని గురించి సమాచారం అందించగలరా పెద్ద ఆర్డర్ అవసరం నా దగ్గర ఒక పెద్ద ఈవెంటు ఆర్డరు ఉంది మీ వద్ద చక్కర పొంగలి స్టాక్లో ఉందా ఇంకా పెద్ద ఆర్డర్లకు ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో చెప్పగలరా డెలివరీ సమస్య డెలివరీ భాగస్వామి కాల్ అందుబాటులో లేకపోతే నేరుగా మీ రెస్టారెంట్ ద్వారా ఆర్డర్ చెయగలనా మీరు ఫుడ్ డెలివరీని ఇంటి వద్దకు పంపించగలరా